ఇప్పుడు మనం ఏదైనా సరే పాట పాడేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మన ఊపిరిని మనం అదుపులో పెట్టుకుంటాము ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మన ఊపిరి మీద మనం కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి దాన్ని పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది సో అలా కాకుండా మనం నార్మల్గా ఉన్నప్పుడు మనకి అలా ఏమీ అనిపించదు ఇంకా ఏంటంటే దానికి మనమేం చేయాలంటే మనం ఫస్టు దాని గురించి ఆలోచించకూడదు అలా ఆలోచించకండా మనం మన కాన్సన్ట్రేషన్ మొత్తం మనం ఏం చేస్తున్నామో దాని మీద మాత్రమే పెట్టాలి అంతే కానీ ఊపిరి మీద కాన్సన్ట్రేషన్ ఒకవేళ మనం పెట్టాము అంటే మనకి ఊపిరి సరిగ్గా ఆడ ఆడనట్టు అలా అనిపిస్తుంది మనకి కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది అది మెర్ అది మెరుగుపరచుకోవాలంటే కనుక మనం చేయాల్సింది ముఖ్యంగా ఏంటంటే మనం యోగా కానీ ఎక్ససైజ్ కానీ లేకపోతే సింగింగ్ కానీ ఏదైనా చేస్తే మనకి కొంచెం అది అదుపులో ఉండడం జరుగుతుంది